తెలుగు భాష మా సంస్కృతిపై గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపింది అంటే తెలుగు అనేది ముఖ్యంగా మా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రావడంలో కూడ ఎంతో ప్రభావం చూపింది పైగా తెలుగు అనేది బతుకమ్మ ఆట అప్పుడు దాని ప్రభావం ఎంతో ఉంటుంది ఈ తెలుగు వాళ్ళు మాత్రమే బతుకమ్మ ఆడడమనేది మా తెలంగాణలో సాంప్రదాయకం తెలుగనేది మా ఆటపాటలతో మా జీవన మా జీవన నైపుణ్యంలో మా డెయిలీ లైఫులో కలిసిపోయి ఉన్నది కాబట్టి తెలుగు అనేది మా బ్రతుకులపైన మా భవిష్యత్తు మీద మా ఆటపాటలు మా పండుగలు మా సాంప్రదాయాల్లో మా ప్రతీఒక్క పనుల్లో తెలుగనేది ప్రభావం చూపుతూనే ఉంటుంది కాకుంటే వస్తూ వస్తూ ఉంటే తెలుగు భాషలో ఆ ప్రావీణ్యం తగ్గిపోవడం వల్ల ఇంగ్లీష్ పెరిగి పండుగలు వెనకటి ఆచారాలు ఇవన్నీ కూడ తక్కువవడం జరుగుతుంది సో తెలుగనేది ఉన్నప్పుడే పాత ఆచారాలు కానీ ఆ నమ్మకాలు గానీ పండుగలు అనేటి కళకళలాడుతూ ఉంటాయి తెలుగు అనేది అందర్నీ కలపనీకి ఉన్నా భాషగా మేము పరిగణిస్తాం ఎందుకంటే తెలుగోళ్ళు మాత్రమే మంచి మంచి పండుగలు చేసుకుని అందరూ కుటుంబాలతో కలిసి ఉంటారు అలా కలపాలంటే ఏ పండుగా ఉండదు ఒక్క తెలుగు తప్పా అందుచే తెలుగు భాష అనేది మా తెలుగు ప్రజల మీద గొప్ప ప్రావీణ్యం ప్రభావం చూపిందని నా ఉద్దేశం